ఎనభై ఆరువేల ఎనిమిది వందల నాలుగు తొమ్మిది లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొమ్మిది ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది వందలు రెండు లక్షల ఇరవై వేల నూట మూడు మూడు లక్షల రెండు వేల ముప్పై నాలుగు